నమస్తే చెప్పండి అవునండి వ చెప్పండి అవునండి చెప్పండి చెప్పండి సార్ పొద్దున్న స్కూల్కు వెళ్ళేటప్పుడు కొంచెం నీరసంగా ఉందని చెప్పాడండి అవునా అండి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాడండి కొంచెం ఎలా ఉన్నాడండి తీసుకెళ్ళిపోమా అండి వచ్చేనా వ వస్తానండి ఇప్పుడు వస్తానండి తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతారు లేద ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తున్నారు అండి తీసుకెళ్ళిపోతారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే నేనే వస్తానండి నేను నేను చూస్తాను నేను చూస్తాను అండి ఓకే అండి నేను చేస్తా లేదు నేను చేస్తాను సరే ఓకే అండి నే చేస్తా అండి ఓకే అండి ఓకే అండి